హలో హలో అవును మేడమ్ చెప్పండి అపోలో ఫార్మసీ నుంచే మాట్లాడుతున్నాము చెప్పండి

అలాగే మేడమ్ చెప్తాను మేడమ్ మీ దగ్గర ఏం ట్యాబ్లెట్స్ ఉన్నాయి

ఓకే డోలో చెప్తాను మేడమ్ ఖచ్చితంగా డోలో ట్యాబ్లెట్ వచ్చి మనకి ఎక్కువ బాడీ పెయిన్సు ఎక్కువ ఒళ్ళు నొప్పులు కాళ్ళ నొప్పులు తలనొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు డోలో అనేది యూజ్ చేస్తాము మేడమ్ పారాసిటమాల్ ఉండి వచ్చి ఎక్కువ బాడీ టెంపరేచర్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకి జ్వరంగా ఉన్నప్పుడు పారాసిటమాల్ అనేది వాడుతాము సెటైరిజిన్ వచ్చి జలుబు దగ్గు కొంచెం కాఫ్గా ఉన్నపుడు సెటైరిజిన్ అనేది వాడతాము మేడమ్ ఇవి అవేమి చేయాలి అంటే ఎప్పుడు ఎలా వాడాలి అంటే వాటిని తిన్నంక వచ్చి పారాసిటమాల్ వచ్చి మనం పొద్దున్నే తిన్నంక వేసుకోవాలి మేడమ్ పొద్దున మధ్యాహ్నం తినేసి ఫుడ్ తీసుకొని వేసుకోవాలి డోలో మాత్రం తినకుండా మధ్యాహ్నం మాత్రం వేసుకోవాలి సెటైరిజిన్ మాత్రం మధ్యాహ్నము మధ్యాహ్నం రాత్రి మాత్రం వేసుకోవాలి సెటైరిజిన్ ఓకేనా మేడమ్ కాదు మేడమ్ మీరు కొంచెం సెటైరిజిన్ ట్యాబ్లెటు వాడేటప్పుడు బాగా బాటిల్ని షేక్ చేసి వాడండి లేకపోతే అది యూజ్ అవ్వదు సిరప్ అనేది కొంచెం షేక్ చేసుకొని వాడండి సెటైరిజిన్ డోలో పారాసిటమాల్ ఇవి యూజ్ చేసేది ఎప్పుడైనా సరే షేక్ చేసుకొని వాడాలి దీని తర్వాత ట్యాబ్లెట్లు వేసుకోవాలి మేడమ్ తినక ముందు వేసుకోకండి థ్యాంక్ యూ మేడమ్